నేను రీసెంట్గా ఒక ప్రోడక్ట్ కొన్నానండి అది కూడా దేనికంటే నా మొహం మీద బాగా మొటిమలు గానీ నల్ల మచ్చలు గానీ బాగా చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయున్నాయనమాట అది ప్రోడక్ట్ నేనేమి కొన్నానంటే అదొక స్కిన్ కేరండి దాంట్లో ఒక సిరమొస్తుంది ఒక ఫేస్ వాషొస్తుంది అండ్ ఒక ఆ బ్ల్యాక్ హెడ్స్ క్రీమొస్తుంది ఈ ఈ మూడు క్రీములొస్తాయనమాట అయితే ఫస్ట్ ఏం ఫస్ట్ నా స్కిన్నెట్లా ఉండేదంటే నాది జెనరల్లీ ఏంటంటే నాది ఆయిలీ స్కిన్ బాగా ఆయిలీ స్కిన్ అంటే యాక్నీ ఫుల్ ఫుల్ పింపుల్సు ఫుల్ బ్ల్యాక్ హెడ్స్ ఇవంతా ఉండే అయితే ఈ ఈ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో చూసి కొన్నాను కొన్నప్పుడు అది ఎంత పడిందంటే నాకు పన్నెండొందలు పడింది ఇంత కాస్ట్ పెట్టి కొంటున్నాను మంచిగుంటుందో లేదో అననుకున్నాను కానీ ఫస్ట్ ఒక వారంలో నాకు నా స్కిన్ అనేది నా చర్మం అనేది కొంచెం స్మూత్గవ్వడము చూశాను ఈ ఫస్ట్ ఏం చేయాల ఇది వాడే విధానం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోంగానే వాళ్ళు ఏదైతే మనకు పంపిస్తారో ఫేస్ వాష్ ఆ ఫేస్ వాష్ చేసుకోవా ఈ ప్రోడక్ట్ రావడం కూడా ఎట్లొచ్చిందంటే ఆన్లైన్లోనే వచ్చింది ప్రోడక్ట్ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను ప్రోడక్ట్ రావడం కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు కొంచెం ఆ బాటిల్ కానీ మొత్తం వచ్చిందేంటంటే గాజు గ్లాసులో వచ్చింది ఆ బాటిల్ గానీ ఏది అసలు కొంచెం అంటే కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు నీట్గా ప్రోడక్ట్ని పార్సల్ చేశారు అంటే నీటుగా కట్టిండ్రు ఏమీ పగలకుండా అంత జాగ్రత్తగా కట్టిండ్రనమాట ఫస్ట్ దీంట్లో ఫేస్ వాష్ మార్నింగ్ నైట్ యూస్ చేయాలి ఫేస్ వాష్ ఫేస్ వాష్ యూస్ చేయంగనే కొంచెం వామ్ వాటర్తో కడిగేసుకున్నాక దీంట్లో ఒక సెరం ఇస్తారనమాట అది ఫేస్కి అప్లై చేసుకోవాలి ఆ సెరమ్ కూడా ఆ క్వాలిటీ గానీ ఆ సెరం గానీ చాలా మనము పన్నెండొందలు పోయినా ఏం కాదు గానీ అంత మంచిగుంది ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా రిజల్ట్ ఉంది నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫుల్ పింపుల్సున్న వాళ్ళకయితే ఈ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ అని ఈ ప్రోడక్టే వాళ్ళ కోసం చేసినట్టే అంటే మా కోసం చేసినట్టే ఉంది ఈ ప్రోడక్ట్ వాడిన దగ్గర నుంచి నాకైతే పింపుల్స్ కూడా చాలా తక్కువైనాయి బ్ల్యాక్ స్పాట్స్ కూడా చాలా అంటే చాలా తగ్గినాయి ఇదివరకంటే ఇప్పుడు చాలానయం నేను వాడిందొక నెలనే గానీ ఈ నెల నుంచి కూడా నాకు బా మంచిగా చాలా అంటే చాలా మంచిగా అనిపించి మళ్ళా ఆర్డర్ పెట్టుకున్నానండి అది రావడం కూడా ఈసారి కూడా ప్యాకింగ్ మంచిగా చేసిండ్రు ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా మంచిగొచ్చింది ఈసారి ఇంకా సెకండ్ టైం పెట్టిచ్చిన పెట్టినందుకు నాకు డిస్కౌంట్ కూడా వంద రూపాయలు డిస్కౌంట్ కూడా వచ్చింది సో మనమిప్పుడు ఎప్పుడైతే అదే ప్రోడక్ట్ వాడతా ఉంటామో మనకి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది ఈ ఈ వెబ్సైట్ కానీ వాళ్ళు పంపిచ్చే విధానం గానీ చాలా అంటే చాలా మంచిగుంది అ ప్రోడక్ట్ ఫేస్ వాష్ తర్వాత సీరం అప్లై చేసినాక ఒక టూ ఒక వన్ మినిట్ అట్లా మొహాన్ని ఆరబెట్టుకున్నాక తర్వాతకి ఆ క్రీమ్ అప్లై చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసుకున్న ఒక టూ మినిట్స్కి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నంక అట్లా మనము ఉదయము రాత్రి ఉదయం రాత్రి కంటిన్యూస్గా వాడితే అప్పుడు మనకి కొంచెం తేడా కనిపిస్తుంది మన మొహంలో ఈ మా పింపుల్స్కి పింపుల్స్కయితే చాలా బాగా పనిచేస్తుంది బ్ల్యాక్ బ్ల్యాక్ స్పాట్స్కి కూడా బాగా పనిచేస్తుంది ఈ దీంతో పాటు నేను సెకండ్ సారి ఆర్డర్ చేసుకున్నప్పుడు కొత్త ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నానండి అదేంటిదంటే యాంటీ ఏజింగ్ సీరమనమాట యాంటీ ఏజింగ్ అంటే మనకి వయసు భయపడే కొద్ది కొంచెము మన చర్మమనేది కొంచెం లూస్ అయిపోవడం గానీ ముడతలు పడిపోవడం గానీ ఇట్లా కళ్ళ కింద నల్ల మచ్చలు రావడం గానీ ఇలా ఉంటుంది కదా అలా కాకుండా మనది కొంచెం స్కిన్ అనేది టైటుగా అంటే కొంచెం గట్టిగా చేస్తుందనమాట కొంచెం అంత తొందరగా ఏజ్ కనిపియ్యకుండా బాగా ఇది ఎట్లా వాడాలి అంటే కంటిన్యూస్గానే వాడాలి అంటే నైట్ టైం బాగా వాడాలనమాట మార్నింగ్ అవసరం లేదులే గానీ నైట్ టైం కంటిన్యూస్గా వాడితే మనకి అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ అయినా ఇది కంటిన్యూస్గా వాడితే మనకా రిజల్ట్ తెలుస్తుందనమాట నాకు ఈ నాకు ఈ ప్రోడక్ట్ కొన్న దగ్గ దగ్గరనుంచి నాకు చాలా అంటే చాలా హ్యాపీగుందండి ఎందుకంటే నేను చాలా అంటే చాలా ప్రొడక్ట్లు వాడిన ఒక్కొక్కసారి అయితే రెండు వేలు పెట్టి కూడా కొన్నా గానీ నాకంత మంచిగా అనిపించలే నాకసలు పని చేయలేదు ఇది పన్నెండొందలయినా గూడా చాలా మంచిగా పని చేసింది నాకు మంచిగా సంతోషం అంది ఉంది ఎందుకంటే ఎన్ని ప్రోడక్ట్లు వాడిన యూస్ లేనిది ఇదొక్క ప్రోడక్ట్ వాడే సరికి నా నా పింపుల్స్ గానీ నా బ్ల్యాక్ స్పాట్స్ గానీ పోయినాయి మా నా ఫ్రెండ్స్ కానీ ఎందుకిట్లా అవుతున్నాయ్ పింపుల్సు అది ఇదని అంటుండే గానీ బట్ నాకు సంతోషంగుంది ఈ ప్రోడక్ట్ వాడడం ఇంక నేను వేరే వాళ్ళకు కూడా చెప్తాను ఈ ప్రోడక్ట్ వాడండి తగ్గుతుందిగా అని